మన దేశంలోని రైతులు ముఖ్యంగా వరి పంటను పండిస్తారు ఈ వరి పంటలు సంవత్సరానికి రెండు దిగుబడులను అందిస్తుంది అలాగే ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు వర్షాల కారణంగా సరియైన దిగుబడి రాక చాలా నష్టపోతారు రైతులు దీనిని దీని వలన వారు ఎంతో దిగ్బ్రాంతికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటారు దీనిని నివారించాలి అంటే ప్రభుత్వం ఆ పాడైపోయిన ధాన్యానికి సరియైన ధరను ఇవ్వడం ద్వారా వారు కొంతమేరకు ఆనందాన్ని పొందుతారు అలాగే వర్షాల కాలంలో నీటిని తగ్గు తగినంత తక్కువగా పంటలకు అందేలా రైతులు చూసుకోవాలి